హలో నేను సుమతిని మాట్లాడుతున్నానండి రమేష్ గారేనా నేను ఇందాక ట్యాక్సీ బుక్ చేశాను కదా మీరు రీచ్డ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది నాకు లొకేషన్ కి వచ్చేశారనిచెప్పేసి నాకైతే కనపడలేదు మీరు ఎక్కడున్నారు ఓ నేను ఇటు పక్క ఉన్నానండి నేను బస్సు స్టాండ్ కి ఆవైపు వెళ్ళిపోయినట్టున్నారు మీరు నేను వెనుక పక్క ఉన్నాను అవును సార్ లగేజ్లు ఉన్నాయి అక్కడికి రాలేను కొంచెం ఇటు సైడ్ వచ్చేస్తారా అవును మీరు నార్మల్ గవర్నమెంట్ బస్సులు వచ్చే చోట వెళ్ళిపోయుంటారు ఫ్రంట్ లో అవును నేను ఓల్వా బస్సు లో వచ్చాను ఇటుపక్క ఉన్నాను ప్రైవేట్ బస్సు వెనుక పక్క వస్తుంది అవునండి కొంచెం ఇటుపక్క వచ్చేస్తారా ఇటు సైడ్ తిరుక్కొని రండి ల్యాండ్ మార్క్ ఆపోజిట్ లో వచ్చేసి ఆపోజిట్ లో శ్రీనివాస హోటల్ అని ఉంది చూడండి మీరు ఇటు తిరుక్కోని రండి మీకు కనిపిస్తుంది ఆ హోటల్ ఆపోజిట్ లోనే నిలబడుకుని ఉన్నాను నేను అవునండి నార్మల్ గా కొన్ని బస్సులు అటు సైడ్ నిలుపుతారు ఈరోజు కొంచెం రష్ ఎక్కువ ఉంది కదా అందుకని బస్ ఈ ఈ వైపు తీసుకువచ్చేశారు నేనిక్కడే నిలబడుకుని ఉన్నా అవునండి బయట వచ్చేశాను బస్ దిగేసి లగేజ్ తీసుకుని ఇక్కడ బయట నిలబడుకుని ఉన్నాను మీరు రీచ్డ్ అని చెప్పి నాకు నోటిఫికేషన్ వచ్చింది అందుకని చూస్తున్నా ఎక్కడున్నారు అని చెప్పేసి సరే ఇంకా కనపడకపోయేసరికి కాల్ చేశాను మీకు అవునండి వెనకపక్క వచ్చేయండి కొంచెము ఇట్లే అటు సైడ్ యూ టర్న్ తీసుకున్నారంటే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇటు పక్క వచ్చేస్తారు అవునండి శ్రీనివాస హోటల్ ఆపోజిట్ లో ఉన్నా ఇంకేమన్నా ల్యాండ్ మార్క్ ఇక్కడ రిలయన్స్ మార్ట్ ఉందండి లెఫ్ట్ సైడ్ బస్సు స్టాండ్ కి లెఫ్ట్ సైడ్ రిలయన్స్ మార్ట్ ఉంది దాని పక్కనే డైరెక్ట్ గా వచ్చేశారంటే రిలయన్స్ మార్ట్ నుంచి ఒక టెన్ స్టెప్స్ వేస్తేనే బస్సు స్టాండ్ వచ్చేస్తుంది అక్కడే నిలబడి ఉన్నా బయట అవును సార్ కొంచెం వచ్చేయండి అటు తిరుక్కోని వచ్చేయండి ఎందుకంటే లగేజ్ ఉంది నేను మొత్తం మోసుకొని వెనుక సైడ్ మళ్ళీ రాలేను అందుకని మీరు ఇటు ఇటు పక్క వచ్చేయండి సరే అండి సరే థ్యాంక్స్ అండి